నాకు బైకింగ్ అంటే రాయల్ ఎన్ఫీల్డ్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే అందరు స్పోర్ట్స్ బైక్స్ అంటే ఇవి రాయల్ ఎన్ఫీల్డ్ కూడా కొన్ని స్పోర్ట్స్ బైక్ఏ కాకపోతే ఏంటంటే ఈ ఆ ఈ స్పోర్ట్స్ బైక్ కేటీఎమ్ కానీ ఇంట్రుడర్ కానీ హార్లే డేవిడ్సన్ ఇలాంటివన్ని అంటారు కానీ ఏమో నాకు ఇలా నాటుగా రాయల్ ఎన్ఫీల్డ్ అయితేనే చాలా ఇష్టం ఎందుకో తెలియదు చాలా బాగుంటుంది దానిమీద కూర్చున్న సరే చాలా స్మూత్గా వెళుతుంది అంటే అదొక రాయల్ లుక్ వస్తుంది అంటే అవి ఆ బండి లుక్కె చాలా బాగుంటుంది అలానే ట్రిప్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్మల్గా ట్రిపుల్ రైడింగ్స్ అందరు చేసేస్తారు బుల్లెట్ మీద కానీ ఇప్పుడు కేటీఎమ్ కానీ ఇలాంటి అందరు చూసుకోరు ఆ ఆలోచించరు ఇప్పుడు కేటీఎం ఇంట్రుడర్ ఇవన్నీటిలో మీద మనం ఏదైనా ట్రిపుల్ రైడింగ్ చేస్తే అది లైట్ వెయిట్ బండి కాబట్టి ఫాస్ట్గా వెళ్ళేకొలది అది బండి బ్యాలెన్స్ చేసుకోలేక పడిపోతాం ఈ కేటీఎమ్ ఫాస్ట్గా వెళ్తేనే బాగుంటుంది లేట్ అంటే కొంచం స్లోగా వెళ్తే బైక్ మీద వెళ్ళిన సరే అంత లుక్ ఉండదు కానీ కానీ కేటీఎమ్ మీద ట్రిపుల్ రైడింగ్ కానీ సింగల్ డ్రైవింగ్ ఏదైనా సరే డేంజర్ అది హ్యాండిల్ చేసుకునే వాళ్ళు బట్టి అది ఉంటుంది కానీ లేకపోతే మాత్రం చాలా కష్టమైపోయాడు ఈ స్పోర్ట్స్ బైక్లో రాయల్ ఎన్ఫీల్డ్ అయితే కొంచెం బెస్ట్ ఎందుకంటే కొంచెం బరువుగా ఉంటుంది ఫాస్ట్గా వెళ్ళిన మనకి అంత తొందరగా మనం పడిపోలేము అంటే పడిపోలేము అంటే వెళ్ళిన సరే అది కొంచెం హ్యాండిల్ చేసుకునే విధానం ఉంటే మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఈ కేటీఎం మీద ఏంటంటే కొంచెం లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి మనం పడుపోవడం అలాగా జరుగుతుంది అంటే నా నా నా పద్ధతి ప్రకారంగా అంటే నా ఆలోచన ప్రకారంగా రాయల్ ఎన్ఫీల్డ్ బాగుంటుంది కేటీఎం లైట్ వెయిట్ అది హ్యాండిల్ చేసే వాళ్ళు మాత్రమే అది తీయగలరు మిగితావన్నీ కొంచెం పర్లేదు బాగుంటాయి పల్సర్ కానీ హీరో హోండా కానీ స్కూటీస్ బాగుంటాయి అలాగే పల్సర్ బాగుంటుంది హీరో హోండా బాగుంటుంది పాత బైక్స్ అన్నీ మనకు ట్రిపుల్ ముగ్గురు ప్రయాణించి నలుగురు ప్రయాణించిన సరే మనకు కొంచెం కంఫర్ట్గాసేఫ్గా తీసుకెళుతుంది